నమస్కారమండి నాకు రెండేసి కేజీల చొప్పున కొన్ని రకాల పళ్ళు కావాలి అవి చెప్తాను నాకు అవి కొంచెం ప్యాక్ చేయరా మామిడి పళ్ళు కావాలి ఒక రెండు కేజీలు అలాగే బొప్పాయి కావాలి ఒక రెండు కేజీలు బొప్పాయి కేజీల లెక్కన అమ్ముతారా లేకపోతే కాయలు లెక్కన కాయలు ఎన్ని కేజీలు తూగుతాయో చూస్తారా

కొంచెం మంచివి వేయండి అంటే వేరే వాళ్ళకి పట్టుకొని వెళ్ళాలి అవును మందు వేయకుండా పెంచుతారట కదా మీవి

అదే అందరినీ అడిగితే మీ దగ్గర బాగుంటాయి అని చెప్పి అన్నారు అందుకే మేము వేరే చోటికి పట్టుకెళ్ళాలి వేరే ప్రదేశానికి తీసుకొని వెళ్ళాలి దానికోసం ఎక్కడ బాగుంటాయి అని అడిగితే ఇదిగో ఈ దుకాణం దగ్గర బాగుంటాయి అని చెప్పి అన్నారు

అంతేనండి ధర ఎలాగా మూడు ఒకటి మూడింటికీ

సరే అయితే అన్నీ రెండు కేజీల చొప్పున కొంచెం ఇవ్వండి మాకు ప్యాక్ చేసి సరే అండి ధన్యవాదాలు తప్పకుండా మీ దగ్గరికొస్తాను